ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సేవల పరిస్థితి మాట్లాడాలి అంటే అంతకుముందుకంటే ఇప్పుడు చాలా మెరుగయ్యాయి గతంలో కొన్ని సంవత్సరాల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన సదుపాయాలు ఉండేవి కాదు సీటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ అలా చేయించుకోవడానికి చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు ఏదైనా టెస్టులు రాసినా బయట చేయించుకునేవారు మందులు ఉండేవి కాదు డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు ఒక ఒక రోగానికి సంబంధించిన డాక్టర్ ఇంకో రోగాన్ని చూసే వాళ్ళొచ్చి చె చెక్ చేసే వాళ్ళు అలా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం గూడా చూశాము కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ చాలా మెరుగుపడింది మందులు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బాగోలేనప్పుడు అంబ్యలెన్స్ వెంటనే వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి సరైన సదుపాయాలు చేస్తున్నారు హాస్పటల్లో కూడా సీటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ అన్నిటికీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేస్తున్నారు అంతకుముందు ప్రైవేట్ హాస్పిటల్లో మందులు కోసం చాలామంది ఇబ్బందులు పడి వెళ్ళి బయటికెళ్ళి తెచ్చుకుని ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఇప్పుడు మన ప్రాంతం మన ప్రాంతంలో హాస్పటల్ గవర్నమెంట్ హాస్పటల్లో కూడా చాలా బాగా చూస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ అన్నిట్లో గవర్నమెంట్ హాస్పిటల్ సదుపాయాలు చాలా బాగా ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతోమంది టెస్టులుకో డబ్బులు కో డబ్బులు గురించి ఆలోచిచ్చి చాలామంది చూయిచ్చుకోకుండా అలానే రోగాలతో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం మొత్తం మార్చేసింది గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్నపిల్లల నుంచి పెద్ద వారికి అందరికీ చికిత్స జరుగుతుంది మెడిసిన్స్ కానీ అన్ని ఫ్రీగా ఇస్తున్నారు ఏ మెడిసిన్ కావాలన్నా అంతకుముందు ప్రైవేట్ హాస్పిటల్లో చేయించు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునేవారు ఇప్పుడు అలా కాకుండా గవర్నమెంట్ హాస్పటల్లో ప్రతీ ఒక్క మెడిసిన్ దే ఏ ఏ రోగానికి సంబంధించిన మెడిసిన్ ఆ రోగానికి చాలా బాగా ఇస్తున్నారు పైగా డాక్టర్స్ కూడా ఒక ఒక్క ట్రీట్మెంట్కి ఒక రోగానికి టెన్ మెంబెర్స్ ఫైవ్ మెంబర్స్ డాక్టర్స్ వచ్చి ఒక పేషెంట్ని చెక్ చెయ్యడం జాగ్రత్తగా కేర్ తీసుకోవడం వాళ్ళు బాగుండేదాక కేర్ తీసుకుంటున్నారు అంతకుముందు వచ్చేసరికి డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు ఏముండే వాళ్ళు కాదు ఎలా పడితే అలా ట్రీట్మెంట్ చేసేసరికి చాలామంది పేషెంట్స్ అలా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు కానీ ఇప్పుడు ఇప్పుడు టెస్టులు కూడా హాస్పటల్లో చేస్తున్నారు ఇంక మా ప్రాంతంలో వచ్చే మా ప్రాంతంలో వచ్చేటప్పటికీ చాలా గవర్నమెంట్ హాస్పటల్లో చాలా ఫ్రీగా చాలా బాగా చూస్తున్నారు వచ్చిన పేషెంట్ని రిసీవ్ చేసుకోవడం కానీ ఏదైనా చాలా బాగా ఉంది ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ రెండు ఆరోగ్య ఆరోగ్యపరంగా చాలా మెరుగుపడింది ఇంకా ఇంకా వచ్చేసరికి ఇప్పుడు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ వాలంటీర్లని వాలంటీర్నని ఆరోగ్య నియంత్రణ గురించి చాలామందిని ఇంటింటికి వచ్చి వాళ్ళని ఎలా ఉన్నారు ఏంటి అని ఆరోగ్య పరిస్థితి కనుక్కుంటూ కనుక్కుంటూ వాళ్ళని చూస్తూ వాళ్ళకు కావాల్సినవన్నీ తీసుకొచ్చి మెడిసిన్స్ కానీ అన్ని తీసుకువచ్చి ఇస్తున్నారు అలానే మన ప్రాంతంలో కొన్నికొన్ని క్యాంపులు మెడికల్ క్యాంపులు ఆరోగ్య ఆరోగ్యపరంగా క్యాంప్స్ అట్లా పెట్టి డాక్టర్స్ని మనింటి దగ్గర ప్రాంతంలో తీసుకువచ్చి చాలా బాగా చూస్తున్నారు ఇంకా మన ప్రాంతంలో వన్ నాట్ ఎయిట్ వచ్చేసరికి ఏదైనా మనిషి అత్యవసర స్థితిలో ఫోన్ చెయ్యగానే వెంటనే అందుబాటులోకి వస్తున్నారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్లో పేషెంట్ పేషెంట్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళ పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్ అయ్యేదాకా వాళ్ళని హాస్పిటల్లో చేర్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకునేదాకా వాళ్ళు బాగా కేర్ తీసుకుంటున్నారు అలాగే కుటుంబ నియంత్రణగా ఫ్రీ ఫ్రీగా చేస్తున్నారు జనాల క్కూడా మంచి అవగాహన పెరిగింది అలాగే ఇంటికి తి అలాగే ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించి వాళ్ళ వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని గూర్చి చాలా బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు గత ప్రభుత్వం క ఇప్పుడు ప్రభుత్వం ఇంటింటికి తిరిగి ఆరోగ్యం ఆరోగ్య సర్వే గురించి జాగ్రత్తగా చూస్తున్నారు అలాగే